మా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో ప్రారంభించగలిగే కొన్ని వ్యాపారాలు ఆన్లైన్ వ్యాపారాలు ఆన్లైన్ వ్యాపారాలు ఏ ప్రాంతంలోనయినా ప్రారంభించవచ్చు మరియు అవి తక్కవ మూల ధనంతో ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటాయి స్థానికంగా కేంద్రీకృతం అయిన వ్యాపారాలు ఈ వ్యాపారాలు స్థానికంగా కేంద్రీకృతం అయి ఉంటాయి మరియు స్థానిక ప్రజలకు ఉత్పత్తులు లేదా సేవలను అందిస్తూ ఉంటాయి కొత్త ఉత్పత్తులు లేదా సేవలు కొత్త ఉత్పత్తులు లేదా సేవలు తరచుగా తక్కవ మూల ధనంతో ప్రారంభించడానికి అనువుగా ఉంటాయి నేను వ్యాపారం ప్రారంభిచాలిఅనుకుంటే అది ఒక ఆన్లైన్ వ్యాపారం అవుతుంది నేను ఒక కొత్తరకమయిన ఉత్పతి లేదా సేవను అభివృద్ధి చేయాలి అనుకుంటునాను ఇది ప్రజలకు సహాయపడుతుంది మరియు వారి జీవితాలను మెరుగుపరుస్తుంది నేను కొత్త సాంకేతికతను ఉపయోగించాలనుకుంటునాను మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరుకోవాలి అనుకుంటున్నాను నా వ్యాపారం ఏమిటో ఇంకా నేను నిర్ణయించుకోలేదు కానీ నేను దానిపై కష్టపడుతున్నాను నేను కొత్త ఆలోచనలకోసం ఎల్లపుడు చూస్తునాను మరియు నా వ్యాపారం ప్రపంచంపై సానుకుల ప్రభావాన్ని చూపుతుందని నేను ఆశిస్తున్నాను